హలో చెప్పండి అవునండి చెప్పండి ఓకే ఓకే ఓకే మన దగ్గర జీటీ సిక్స్ హండ్రెడ్ టీ ఉంది రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది మీరు ఏదైతే ప్రిఫర్ చేస్తారో మ్యాగ్జిమం బైక్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి ఓల్డ్ వింటేజ్ స్టైల్ ప్రిఫర్ చేస్తే ఆరెక్స్ చెప్పండి అంటే డే పరంగానే ఇస్తాం సార్ మూడు వేలు దాకా పడుతుంది పెట్రోల్ ఖర్చులు మీరే చూసుకోవాలి సార్ ప్రూఫ్స్ అంటే ఆధార్ కార్డ్ ఒకటి అలాగే మీ లైసెన్సు ఉంది ఉన్నాయండి చేయండి సార్

ఇప్పుడు మన మెహదీపట్నం తెలుసు కదా మెహదీపట్నం అవైలబుల్ ఉందండి కర్మాంఘాట్ అక్కడైతే మాకు బ్రాంచ్ ఒకటి ఉంది ఓకే బైక్స్ ఏం ప్రాబ్లమ్ ఉండదు కాకపోతే షూరిటీ ఇవ్వాల్సిందే ఒక్కరు ఎందుకంటే మళ్ళీ మీరు బైక్ తీసుకెళ్ళి మాకు ఇయ్యక పోయినా ప్రాబ్లెమ్ అవుతుంది కదా ఓకే రెడీ ఉంటుంది సార్ మీరు వచ్చి తీసుకెళ్ళడమే డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి తీసుకెళ్ళడమే ఓకే థ్యాంక్ యూ